దోశ పుల్కా ఇడ్లీ బోండా పూరీ పెసరట్ ఉప్మా అట్టు పెరుగు ఆవడ అరిటాకు ఇడ్లీ వార్మ్ వాటర్ మెంతి వాటర్ బార్లీ వాటర్ రాగి జావా